గుడ్ మార్నింగ్ సార్ మీ కాలేజీలో అడ్మిషన్ సీట్స్ ఉన్నాయా సార్ ఖాళీగా ఎప్పుడు దాకా ఉన్నాయి సార్ అడ్మిషన్స్ మనం జాయిన్ అవ్వడానికి ఎన్ని డేస్ ఉంది ఇంకా ఓకే సార్ సార్ ఇప్పుడు ఫిజ్ ఎంత సార్ కాలేజ్ బీఎస్సీ చేరాలనుకుంటున్నా ఫిజ్ ఎంత సార్ ఓకే సార్ సార్ ఇప్పుడు ఓకే సార్ బస్సు ఫెసిలిటీలు ఏమన్నా ఉందా సార్ కాలేజీకి బస్సు సౌకర్యం ఉందా సార్ దానికి ఫీజు ఎంత సార్ ఓకే సార్ సార్ ఇప్పుడు మరి ఎగ్జామ్ ఫీజు ఎంత సార్ ఎస్ సార్ ఓకే సార్ ఓకే ఓకే ఓకే సార్ సార్ యూనిఫాం సార్ మరి ఎంత కట్టాలి సార్ సుమారు ఓకే ఓకే టైమింగ్స్ ఏంటి సార్ కాలేజీ ఓకే సార్ ఇప్పుడు అంటే కాలేజీ అంటే బాగుండిద్దా సార్ నేను చేరడానికి ఎడ్యుకేషన్ ఓకే ఓకే ఓకే ఓకే సార్ అయితే రేపు మార్నింగ్ వస్తాను సార్ జాయిన్ అవ్వడానికి ఓకే సార్ థ్యాంక్ యు సార్